హలో హలో యా నేను విజిటర్ని అండి నేను నేను నైటుకి బయలుదేరుతున్నాను నైటుకి బయలుదేరి మార్నింగ్ కల్లా హైదరాబాద్ చేరుకుంటాను హైదరాబాద్లో మరి నేను రాగానే మీరు ఏ టైమ్కి నన్ను రిసీవ్ చేసుకుంటారు సిక్స్ కల్లా సిక్స్ కల్లా రీచ్ అవుతామండి సిక్స్ కల్లా రీచ్ అవుతాము సో అక్కడ మా అకామోడేషన్ కానీ మాకు కావలసిన ఫుడ్ అవన్నీ సప్లైస్ అది మీ అవలబిలిటీని బట్టి మీరు అందుబాటులో ఏవి మంచిగా ఉన్నాయి మరి మాకు గైడ్లైన్స్ మొత్తం చూపించాలి కదా సో ఏదైతే మీరు ప్రియారిటీ ఇస్తారో అక్కడ ఏది మంచి స్టార్ రేట్లో ఉందో చెప్తే దాన్ని బట్టి మీరు మిగతాది కూడా ఎంత కాస్ట్ పడుతుంది హైదరాబాద్లో యాక్చువల్గా మ్యూజియం కానీ ఇంకా బిర్లా మందిర్ యా చార్మినార్ మ్యూజియం మనం ఎంత టైమ్ వరకు కవర్ చేయగలుగుతాము ఒక ఏరియా అనేది ఎంత టైమ్ వరకు చూడగలుగుతాము మేడమ్ ఓకే వ్యానా ఓకే ఏ సీ ఏ అండి చల్లదనమైన పర్వాలేదు నాకు ఏ సీ ఏ కావాలి టీ వీ ఉంటుందా ఆండీ లోపల ఫ్రిడ్జ్ ఉంటుందా అండీ ఫుడ్ బాగుంటుందా అక్కడ అన్నీ సౌకర్యాలు అన్నీ బాగుంటాయా అండీ ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా టూరిస్ట్ గైడ్లైన్స్ మెను నాకు చూపించారు అంటే నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్ మేము బుక్ చేసుకొని ఖచ్చితంగా మార్నింగ్ సిక్స్ కల్లా అక్కడికి రీచ్ అవుతాము రీచ్ అయిన వెంటనే కాల్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ